మధుమేహం ఈ మా ఊరిలో సాధారణంగా నివారి నివారించే ఈ గృహ వైద్యాలు నాలుగు చాలా మంది ఈ మధ్యకాలంలో డయా మధుమేహం సమస్యతో బాధపడుతున్నారు నిజానికి మధుమేహం ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా చలికాలంలో తగిన శ్రద్ధ తీసుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే చాలామంది చలికాలం అంటే వెచ్చని దుస్తులు ధరించడం కంఫర్ట్ తిండిని తినడం అని మాత్రమే అనుకుంటారు కానీ నిజానికి మధుమేహం ఉన్నవాళ్ళు అవసరమైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది చలికాలంలో బద్ధకం బాగా పెరిగిపోతుంది దీంతో రోజువారిగా పాటించే పద్ధతి దారి తప్పుతుంది అందుకని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని

వీటిని పాటిస్తే షుగర్ కంట్రోల్ అవుతుంది సాగ సాధారణంగా మనం అ ఆది అది తినాలి ఇది తినాలి అని కోరిక పుట్టి ఎక్కువ తినేస్తూ ఉంటాము అయితే డైట్లో సరైన పోషక పదార్థాలు తీసుకోవాలి అలాగే లైట్గా ఉండేటట్టు చూసుకోవాలి హాట్ చాక్లెట్కి బదులుగా గ్రీన్ టీ లేదా వెజ్ సూప్ని వెజ్ సూప్ వంటివి తీసుకుంటూ ఉండాలి ఇలా క్రేవింగ్స్ ఎక్కువగా పెట్టి ఆరోగ్యానికి మేలు చేసే వాటిని తీసుకుంటే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అలానే ఎవరైతే మొక్కలు మొక్కల ద్వారా వచ్చే ఆహార పదార్థాలను తీసుకుంటారో వాళ్ళకి మధుమేహం రిస్కు తగ్గుతుంది మధుమేహంతో బాధపడే వాళ్ళు ఫ్రై చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి యాడెడ్ షుగర్ ప్యాకెట్ ఫుడ్స్ వంటి వాటికి

ప్రతిరోజు వ్యాయామం చేయడానికి సమయాన్ని కేటాయించాలి పదిహేను నిమిషాల పాటు కనీసం మోడరేట్ ఎక్ససైజ్ చేయాలి దీంతో మూడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అలాగే గ్లూకోజ్ లెవెల్స్ కూడా బాగుంటాయి ఉదయం పూట గానీ సాయంత్రం పూట కానీ కాసేపు యోగా చేయడం లేదంటే వాకింగ్ చేయడం చాలా మంచిది దీంతో ఆరోగ్యం ఆరోగ్యంగా జీవించడానికి అవుతుంది చాలామంది ఒత్తిడితో సతమతం అవుతూ ఉంటారు రోజూ ఎన్నో పనులు ఉంటాయి అలాగే అందరికీ ఈ మధ్య ఒత్తిడి సహజం అయితే ఒత్తిడికి మాత్రమే మధుమేహంని పెంచదు ఒత్తిడికి మరియు మధుమేహంకి మధ్య లింక్ ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ కనుక ఒత్తిడి పెరిగిపోయింది అంటే కార్టిసోల్స్ లెవెల్కు పెరిగిపోతాయి దీంతో గ్లూకోస్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా పెరిగిపోతాయి కాబట్టి ఖచ్చితంగా ఒత్తిడి లేకుండా ఉండడం ముఖ్యం ఒత్తిడిని తొలగించాలంటే వ్యాయామ పద్ధతుల్ని పాటించాలని యోగా మెడిటేషన్ లేదా కాసేపు పుస్తకం చదవడంలాంటి వాటి వల్ల కూడా ఒత్తిడి కంట్రోల్లో ఉంటుంది బ్లడ్ షుగర్ లెవెల్స్కి చెక్ పెట్టాలంటే మీరు మీ మధుమేహం లెవెల్స్ చెక్ చేసుకోన్ చేయించుకుంటూ ఉండాలి షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు తగిన మందులు వాడడం ఆహారాన్ని కంట్రోల్ చేసుకోవడం లాంటివి చేయాలి పోషక పదార్థాలు సమృద్ధిగా ఉండలంటే ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి ఇలా రెగ్యులర్గా కనుక మీరు ఈ టిప్స్ని ఫాలో అయ్యారంటే షు మధుమేహం లెవెల్స్లు కంట్రోల్లో ఉంటాయి మందులు వాడడం ఆహారాన్ని కంట్రోల్ చేసుకోవడంలాంటివి చేయాలి పోషక పదార్థాలు సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి ఇలా రెగ్యులర్గా కనుక మీరు ఈ టిప్స్ని ఫాలో అయ్యారంటే మధుమేహం లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి కాబట్టి చలికాలంలో డ మధుమేహంతో బాధపడే వాళ్ళు తప్పనిసరిగా ఫాలో అయ్యి డై మధుమేహం కంట్రోల్లో ఉంచుకోండి దీంతో సమస్యలు కూడా ఉండవు